అప్పుడు ఆ ఇడ్లీని నేను వేస్ట్ చేయాలని అనుకోలేదు కానీ అలా అని వాళ్ళకు పెట్టాలని కూడా అనుకోలేదు అందుకని నేను దాంతోనే వెరైటీ ఐటమ్ ఒకటి చేయాలని అనుకున్నాను దాని కోసం నేను ఆ ఇడ్లీ కొంచెం నేను అనుకున్న విధంగా రాలేదు కదా అందుకని వాటిని కొంచెం చేసిన ఇడ్లీలని పిసికేసి కొన్ని ఒక బౌల్ ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో కొంచెం నూనె పోసి ఆ నూనెలో జీలకర్ర కరివేపాకు ఉ ఉప్పు ఉల్లి ఉల్లిగడ్డలు నేను అనుకున్నవి అన్నీ వేసి కొన్ని పప్పు దినుసులు అలాంటివి అన్నీ వేసి నేను ఇడ్లీ చేసాను కదా అది మెత్తగా పిసికేసి ఒక రవ్వ లాగా చేసాను అందులో ఆ నూనెలో అది నేను వేసిన పప్పు దినుసులలో ఇప్పుడు నేను ఇడ్లీనీ మెత్తగా చేసుకున్నాను కదా అది అందులో వేసాను అందులో పచ్చిమిర్చి నేను అనుకున్న అనుకున్నవన్నీ అందులో వేసాను అందులో వేసి కొంచెం కలిపి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తరువాత కొంచెం కలిపి అట్లా అట్లా చేసేసరికి అది ఉప్మా అయిపోయింది నేను ఇడ్లీ ఉప్మా చేసేసాను ఇడ్లీ ఉప్మా చే ఎలా అంటే వాళ్ళకు నచ్చే విధంగా చేసాను వాళ్ళకు చాలా నచ్చింది నన్ను చాలాసార్లు బాగా చేసావమ్మా ఇడ్లీ అయితే తినేవాళ్ళము కాదేమో నువ్వు ఉప్మా చాలా బాగా చేసావు నేను ఎప్పుడైనా ఉప్మా తినను కానీ నేను ఉప్మా తింటున్నాను ఈ రోజు అంటే అది నీ వల్లనే నాకు ఎప్పుడూ ఎప్పుడూ లేని టేస్ట్ వచ్చింది అని వాళ్ళు అన్నారు వాళ్ళు చా వాళ్ళు మెచ్చుకునేటప్పుడు నాకు చాలా ఆనందం వేసింది నేను ఒక కరాబ్ పాడైపోయిన దాన్ని నేను ఇంత బాగా వండగలిగానా ఇంత బాగా చేయగలిగానా అని నాకు నాకు చాలా ఆనందమేసింది నాకు అప్పుడు అనిపించింది నేను ఏదో పాడైపోయిన దాన్ని ఏదైనా వేస్ట్ చేయాలి అనుకోను ఎందుకంటే వాళ్ళకు పెట్టాలని కూడా అనుకోను కానీ అది అది చాలా బాగా చేసి నేను అందరికీ అందరితో మెప్పిం మెప్పించుకుంటాను అలాగే ఇంకొకసారి నాకు నాకు జరిగిన అనుభవాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను ఒక రోజు నేను కోడికూర వండాను కోడికూర కోడికూర అంటే అది అలా ఇలా కాదు నాటుకోడి అది ఎలా వండాలి అంటే చెప్పారు నువ్వు ఇలా బాగా వండాలి బాగా చేయాలి మేము తినాలి అనుకుంటున్నాము మాకు బాగా తినాలని ఉంది అని చెప్పారు అప్పుడు నేను ఏం చేసానంటే చికెన్ తేగానే కడిగి వాటిని కడిగి ఒక ఒక గిన్నెలో పెట్టుకొని

కలిపి తరువాత కొద్దిసేపు మళ్ళీ ఆపి కొద్దిసేపు ఉడకబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఐదు నిమిషాల తరువాత మూత తీసి అందులో పసుపు అల్లం అలాంటివి ఏమైనా మసాలా అలాంటివి ఏమైనా ఉంటే వేసుకొని మళ్ళీ గరిటె తీసుకొని అన్ని కలిపాను కలిపి చూస్తే అప్పుడు నూనె ఎక్కువ అయిందన్నమాట నేను అంటే నేను అనుకున్నాను ఇంత సరిపోతుంది చికెన్కి అనుకున్నాను కానీ అంతకంటే ఎక్కువ అయిపోయింది ఎక్కువైంది అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు మరీ మరీ చెప్పారు కదా నేను తినాలి అనుకుంటున్నాను బాగా తినాలి అనుకుంటున్నాను నాకు మంచిగా వండు మంచిగా కావాలి అని చెప్పారు కదా అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మా అమ్మ వస్తే తిడుతుంది అంటే నేను మంచిగా చికెన్ పంపించాను కదా నువ్వు మంచిగా వండవచ్చు కదా ఎందు నీకు వండరాకపోతే చెప్పొచ్చు కదా అని అని అంటుంది అప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకుంటే నాకు అంటే నా ఫుడ్ని వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు అన్నమాట అన్నాన్ని వేస్ట్ చేయడం తినే పదార్థాన్ని వేస్ట్ చేయాలంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు కదా అందుకని నాకు తినేదైనా కానీ నేను దేవునితో సమానంగా చూస్తాను అందుకే నేను ఏదైనా సరే దాన్ని కరాబ్ చేయను మిగిలిపోయింది ఏదైనా నేను కరాబ్ అస్సలు చేయను దానితో ఏదో ఒకటి చేస్తాను అప్పుడు ఆ చికెన్లో నూనె ఎక్కువైనపుడు నేను ఏం చేస్తానంటే నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది అంటే ఈ చికెన్ కరాబ్ అయిపొయింది కదా పాడవేయడం ఎందుకు దాన్ని ఏదో దాంతో ఏదో ఒకటి చేయొచ్చు కదా అని నాకు ఆలోచన వచ్చింది అప్పుడు నేను వెంటనే మాకు ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఐస్ క్యూబ్స్ ఐస్ గడ్డలు ఉంటాయన్నమాట ఐస్ గడ్డలు తీసుకొని ఐస్ గడ్డలతో నూనె తీసేస్తానన్నమాట అంటే నూనె చికెన్లో ఇప్పుడు నూనె ఎక్కువ పోసాను కదా ఈ చికెన్కి ఈ నూనె సరిపోతుంది అనుకున్న కానీ అది ఎక్కువైపోతుంది ఎక్కువ అయినపుడు ఆ చికెన్ ఆ ఐస్ గడ్డలు తెచ్చి ఆ చికెన్లో పెడితే ఆ నూనె అనేది ఐస్ గడ్డలు తీసుకుంటుంది అన్నమాట అంటే నూనె మనకు ఎంత కావాలనుకున్నామో అంతా అయిందన్నమాట అంటే నేను ఎప్పుడైనా ఫుడ్ని వేస్ట్ చేయను అంటే మీరు కూడా అంటే నేను వేస్ట్ చేయను అని చెప్పలేను అంటే నాదే నేను ఏమి చెప్పాలని అనుకుంటున్నాను అంటే మీరు కూడా ఫుడ్ మీరు కూడా అన్నాన్ని వేస్ట్ చేయకండి తినేది అంటే మనకు ఉంటుంది కదండీ చాలా మంది బస్టాండ్లలో అట్లా తిని అట్లా ఉంటున్నారు కదా అట్లా అనేసి మీరు తినేది ఎప్పుడైనా వేస్ట్ అసలు వేస్ట్ చేయవద్దు అంటే పడవేయవద్దు ఎవరికైనా అవసరం ఉన్నవాళ్ళకు ఇవ్వండి వాళ్ళయినా వాళ్ళ అవసరమైనా తీరుతుంది కదా మీరు ఎందుకు అలా చేయడం వద్దండి నేను చెప్పేది ఏంటంటే తినేది ఎప్పుడైనా మీరు పడవేయకండి ఆ మిగిలినది ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేకపోతే ఎప్పుడైనా ఒకటి గమనించండి ఇప్పుడు మనం పాడైపోయిన అన్నం ఉంటుంది కదండీ పాడైపోయిన అన్నం ఏంటంటే మనం చాలా మంది పడేస్తారు కానీ అట్లా పడేయకండి అది కూడా అది కూడా ఉంది అది గూడా నేను చెప్తాను కానీ ఇప్పుడు చికెన్ ఏంటంటే ఆ చికెన్ మా అమ్మ వచ్చి చూసింది అంటే లాస్ట్లో కొంచెం లాస్ట్లో కొంచెం ఉప్పు కారం అలాంటివి కొంచెం ఉప్పు కారం అంత వేసి కలుపుకునే తరువాత తరువాత మసాలాలు ఇలాంటివి ఏమైనా ఉంటే తీసి వేసుకోండి తరువాత కొత్తిమీర పుదీనా అలాంటివి ఉంటే వేసుకొని అప్పుడు దింపేసి స్టవ్ ఆఫ్ చేయాలి గ్యాస్ ఆఫ్ చేసేసి దింపేయండి అప్పుడు కొంచెం మా అమ్మ వచ్చింది వచ్చి తిన్నది కూర తిన్న తరువాత నువ్వు చాలా బాగా వండావు బుజ్జి అని నన్ను చాలా బాగా మెచ్చుకుంది అంటే నేనేం చేసాను నేను పాడైపోతుంది వేరే వాళ్ళయితే వేరే వాళ్ళయితే పడే పడవేసేది ఎందుకు అమ్మ వచ్చి తిడుతుందేమో అనేసి పడవేసేది కాని నేను అలా చేయలేదు ఎందుకంటే నాకు అసలు వే పాడైపోయిన ఫుడ్డుని పడేయాలంటే నాకు అస్సలు నచ్చదు నేను తినే ఆహారం ఎప్పుడైనా పడవేయను ఎవరికైనా ఇస్తాను అంతే కానీ అసలు ఎప్పుడంటే ఎప్పుడు పడవేయను నేను అస్సలే పడవేయను అని పెంచు అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఎక్కువైనా అన్నం ఏం చేస్తారు ఏంది అని మీరు కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువైపోయినా అన్నం పడేస్తారు వెంటనే వద్దులే ఇక చద్దన్నం కదా ఎవరు తింటారు ఇప్పుడు ఎవరు తినరు చద్దన్నం వేడిగా వండుకొని తిందాము అందరూ ఇప్పుడు అలాగే అనుకో ఆలోచిస్తున్నారు అలాగే అనుకుంటున్నారు వా చ ఇప్పుడు చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు చల్లన్నం తినడం అవసరమా వద్దు వేరే అంటే కొత్తగా వేడిగా వేడిగా వండుకొని తిందాము అప్పుడు బాగుంటుంది అని అని ఆలోచిస్తున్నారు కానీ అలా చేయకండి నేనెప్పుడైన నేను చేసేది అంటే మీరు చేస్తారని చెప్పట్లేదు చాలా మంది చేస్తారు అలాగే చేస్తారు అంటే నేను ఏమని అంటున్నానంటే నేను ఏం చేయాలి అని అంటున్నానంటే ఇప్పుడు పాడైపోయిన అన్నము ఉంటుంది కదండి అది ఎందుకండీ వేస్ట్ చేయడం అంటే బస్టాండ్లో చాలా మంది అడుక్కునేవాళ్ళు వాళ్ళది అంతే వాళ్ళది కాదు వాళ్ళని చెప్పట్లేదు కానీ నేను ఏంటంటే నేను ఏం చేస్తాను అని చెప్తున్నాను అంటే ఇప్పుడు మా ఇంట్లో అన్నం వండారు అనుకో అంటే ఎక్కువ అయిపోయిందనుకో అంటే ఎవరో మా నాన్ననో మా తమ్ముడో మా అమ్మనో ఎవరో ఒకరు తినకుండా ఎక్కువ అయిపోయిందనుకోండి అప్పుడు నేను ఏం చేస్తాను అంటే పడవేయము పడేయకుండా తీసుకపోయి అది ఆరోజు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము ఫ్రిడ్జ్లో పెట్టాక రేపు తెల్లారి తెల్లారగానే పులిహోర తెలుసా అండి పులిహోర పులిహోర చేస్తాము అన్నమాట ఒక కడాయి పెట్టి కడాయిలో నూనె పోసి నూనెలో ఆవాలు జీలకర్ర పల్లీలు పెసరవప్పు పచ్చిమి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి కొంచెం కలుపుకొని తరువాత మళ్ళీ నిమ్మకాయ నిమ్మకాయ రసం అన్నములో వేసుకొని

అట్లా అనిపిస్తుంది కదా అట్లా కాకుండా మళ్ళీ అది ఎక్కువైనా అన్నాన్ని ఏం చేయాలంటే మళ్ళీ వేరే తెల్లారి నిన్న ఈరోజు పులిహోర చేస్తాము రేపు ఏమి చేస్తాము రేపు మళ్ళీ పులిహోర చేస్తే మళ్ళీ పులిహోర ఏం తింటాము అని అనిపిస్తుంది కదా అట్లా కాకుండా ఏం చేయాలంటే ఒకరోజు పులిహోర చేస్తాము ఇంకా రేపు ఏం చేయాలి అంటే అన్నం అన్నం ఎక్కువైనా అన్నం తీసుకుని అన్నంలో కొంచెం నిమ్మకాయ కొంచెం పిండుకోవాలి అంటే మనం పులిహోర చేయటం లేదు కదా నార్మల్గా చేస్తున్నాము అయితే అన్నంలో కొంచెం అది ఆ నిమ్మకాయ కలుపుకొని కడాయి పెట్టుకొని ఆ గ్యాస్ ఆ గ్యాస్ ముట్టించి కొంచెం నూనె కడాయిలో నూనె పోసి పప్పు దినుసులు అందులో ఏమంటారు అంటే పప్పు దినుసులు కాదు జీలకర్ర ఉప్పు కారం కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం కలబెట్టి తరువాత గుడ్డు గుడ్డు ఉంటుంది కదండీ ఆ గుడ్డు తీసుకొని అందులో కొట్టి పోసి మీకు అంటే అన్నం ఎంత ఉంది అవి ఎన్ని పోయాలి ఎంత చేయాలి అని తెలుస్తుంది కదండీ మీకు అలా చేసి తరువాత కారం పసుపు ఉప్పు అన్ని వేసుకొని కొంచెం కలుపుకొని తరువాత గ్యాస్ ఆఫ్ చేసాక మళ్ళీ తీసి అన్నంలో కలపాలి అండి అన్నంలో కలిపి

అని మీకు అనిపించదు కదా రోజు ఇదేమి తింటున్నాము అనే విరక్తి విరక్తి రాకుండా ఉంటుంది మళ్ళీ అట్లా ఇప్పుడు మీరు వేస్ట్ అంటే పడేయకుండా మీకే పనికి వచ్చే విధంగా ఉంటుంది అండి అన్నం ఎప్పుడైనా వేస్ట్ చేయవద్దు వేస్ట్ చేయడం అసలు నాకు అస్సలు ఇష్టమే ఉండదు ఇంకా అన్నం మనం అన్నం వండుతాము కదండీ అన్నం వండినపుడు కొంచెం మెత్తగా అవుతుంది కదా అంటే అది ఏంటి మెత్తగా అంటే అన్నం ఎసరు ఎక్కవైనపుడు మెత్తగా అవుతుంది కదా మెత్తగా అయితే ఆ అన్నం ఏం చేస్తాము అంటే మన అరే మెత్తగా అయిందా అనేసి మేము అయితే మా సైడ్ మా వాళ్ళు మాకు మా ఊర్లో అయితే బర్రెలు ఉంటాయి కదండీ ఆ బర్రేలకి వేస్తారు కానీ మేము అలా చేయము ఎందుకంటే అన్నం వేస్ట్ చేయొ అన్నం వృధా చేయవద్దు మన బదులు వేరే వాళ్ళు తింటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా అన్నం మెత్తగైన దానిని ఏం చేస్తామంటే మేము అదింకా కొంచెం వాటర్ ఇంకా కొంచెం నీళ్ళు పోసి ఇంకా కొంచెం మెత్తగా చేస్తాము మెత్తగా చేసి తరువాత వాటిని తీసుకెళ్ళి మేడ మేడ పైన అది ఒక చాపలో వేసి అది వడియాలు ఉంటాయి కదండీ వడియాలు చేస్తాము ఆ వడియాలు చేస్తాము వడియాలు చేసి మనకు

ఆ పగిలిపోయే గడ్డ గడ్డ లాగా అని అవుతాయి ఆ పాలు అప్పుడు ఆ పాలని తీసుకొని అందులో కొంచెం మీకు అంటే మీకు కావాలి అనుకుంటే బెల్లం వేసుకోవచ్చు చక్కర వేసుకోవచ్చు ఎవరు ఏంటంటే నేను బెల్లం తినను అనుకునే వాళ్ళు చక్కర వేసుకోవచ్చు నేను చక్కర తినను అనుకునే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఏదైనా సరే అల్లం ఇప్పుడు వేసుకున్న తరువాత ఇప్పుడు బెల్లం ఓకే నేను బెల్లం తింటాను అండి బెల్లం వేసుకుంటాను బెల్లం వేసుకున్న తరువాత దాన్ని కొంచెం కలిపి పగలగొట్టి కలిపి కలిపి కలిపి కలిపి అది గడ్డ లాగా అయితే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసుకొని మనకు నచ్చిన నచ్చినట్టుకు అది చాకు పెట్టేసి కోసి అంటే మనకు నచ్చిన విధంగా కోసుకొని మన తినే విధంగా మనకు నచ్చే విధంగా కోసుకొని తినేసేయాలి తినాలి అలా చేయొచ్చు కానీ అదే పాలు పగిలిపోయాయి కదా అవి దేనికి పని ఎందుకు పనికి వస్తాయి ఎందుకు మనకి రావు కదా వద్దు అని పిల్లికి పారవేయడాలు బయట పారవేయడం అలాంటివి చేయకండి నేను చెప్పేది ఏంటంటే అన్నాన్ని అన్నాన్ని అన్నం లాగా చూడండి పడేయకండి అది ఏదో పనికిరాని పనికి పనికిరాకుండా అయింది కదా అలా అలా ఇలా అనైతే అస్సలు చేయకండి ఇంకా ఏం ఇంకా మేము ఏమి చేస్తాము అంటే అన్నం అంటే అన్నం పాడైపోతుంది కదా అన్నం పాడైపోయిన అన్నాన్ని మేము అంటే నైటు నిన్న మార్నింగ్ వండింది తినకుండా ఉంటే అలానే పాడైపోతుంది కదండీ అప్పుడు మేము ఏం చేస్తాము అంటే అందులో ఇంకా కొన్ని వాటర్ వేసి కొన్ని నీళ్ళు కొన్ని నీళ్ళు పోస్తాము నీళ్ళు పోసి కొంచెం గట్టిగా కలిపి అందులో కొంచెం పెరుగు పెరుగు పోసి అందులో వాటర్ నీళ్ళు ఎక్కువ పోసి పెరుగు ఎక్కువ పోసి అందులో ఉప్పు కారం ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలకు ముక్కలు ముక్కలుగా కోసి ఉల్లిగడ్డలు ముక్కలు ముక్కలుగా చేసి ఉల్లిగడ్డలు అందులో వేస్తాము పచ్చిమిరపకాయలు అందులో వేస్తాము పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అందులో వేసి కొంచెం కలిపి కొంచెం అంటే ఇలా ఏం చేస్తాము అంటే చల్ల చల్ల చల్లలాగా చేస్తాము చల్లలాగా చేసి

అది బగారా అన్నం చేద్దాము తీసుకొని రా అని అన్నది అండి అప్పుడు సరే అనేసి షాప్ దగ్గరికి వెళ్ళి అవి బగారా ఆకు పచ్చిమిరపకాయలు అలాంటివన్నీ తీసుకొచ్చాను తీసుకొచ్చి ఏం చేసానంటే అమ్మ వండుతుంటే నేను చు నేను కట్ చేసి అలాంటిది చేస్త చేసాము అయితే అది ఏమైంది అంటే అది ఉడకలేదు ఉడకకుండా పుల్ల ఏమంటారు కదా మెతుకులు మెతుకులు అంటారు కదండీ మా సైడ్ అయితే అలానే అంటాము మెతుకులు మెతుకులు అని మరి మీ సైడ్ నాకు తెలియదు మెతుకులు మెతుకులు అవుతాయి కదండి అలా మెతుకులు మెతుకులు అయ్యాయి అప్పుడు మా అమ్మ మా అమ్మ భయపడుతుంది అన్నమాట మా డాడి వచ్చి మా నాన్న మా నాన్నగారు వచ్చి నేను మన ఇంటికి చుట్టాలు వచ్చారని తెలుసు కదా నీకు తెలిసి కూడా నువ్వు ఇలా చేసావు మన ఇంటికి చుట్టాలు వస్తారు అని తెలుసు కదా వాళ్ళు తింటారు అని తెలుసు కదా వాళ్ళు ఏమని అనుకుంటారు ఇప్పుడు ఇప్పుడు అంతా అన్నం కరాబై పోయింది పాడైపోయింది ఇప్పుడు పడేయాలా అని మా నాన్నగారు అంటుంటే మా అమ్మ మా అమ్మ ఏం చేసి మా అమ్మ ఏం చేసిందంటే అంటే నాకు జరిగిన దాన్ని నాకు జరిగిన సంఘటన మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను అయితే మా అమ్మగారు ఏం చేసారంటే లేదండి నేనేదో ఒకటి చేసేస్తాను అని మా అమ్మగారిని మా డాడీ అని అంటుండే అంటే మా డాడీని మా నాన్నగారు మా నాన్నగారు ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏమి చేస్తావు అది ఎలా మెతుకులు మెతుకులు అయింది కదా ఇప్పుడు ఏం చేసినా అది బగారా కదా కరాబు అవుతుందేమో అని మా నాన్నగారు అన్నారు అప్పుడు మేము ఏమి చేసామంటే ఇంకా కొన్ని నీళ్ళు కొన్ని అంటే అంటే మూత తీసాము మూత తీసి అందులో వాటర్ ఇలా చేతిలో పట్టుకొని ఇట్లా చల్లాము అంటే అట్లా చల్లుతారు కదా అంటే ఎవరైనా పడిపోతే లేవడానికి చల్లుతారు కదా చేతిలో వాటర్ నీళ్ళు తీసుకొని ఇట్లా ఇట్లా చల్లుతారు కదా వాళ్ళ ముఖం మీద అలా తి అలా చేసాము అలా చేసి కొంచెం ఒక ఒక ఐదు ఒక ఐదు నిమిషాల పాటు అలానే చేసాము ఒక ఐదు నిమిషాల పాటు ఐదుసార్లు అట్లా చల్లాము తరువాత మూట మూత పెట్టేసి గ్యాస్ సిమ్లో పెట్టాము గ్యాస్ సిమ్లో పెట్టాక ఒక

అని అన్నది అంటే దీన్ని బట్టి దీని బట్టి నేను ఏమి చెప్పాలి అనుకున్నాను అని అంటే మీరు ఎప్పుడైనా మిగిలిన అన్నాన్ని పడేయకండి మీరు ఈరోజు తినను రేపు తినను అనుకుంటే ఏం చేయాలంటే కరాబ్ అయిపోతుంది అని మీకు అనిపిస్తుంది కదండీ అంటే ఒక రెండు మూడు గంటలు అయితే కరాబ్ కరాబై పోతుంది ఇంకా పనికిరాదు అని అనిపించినపుడు ఏం చేయండి అంటే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందనుకో ఫ్రిడ్జ్లో పెట్టండి లేదు మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు అనుకున్నప్పుడు ఏమంటారు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో అన్నం అన్నం అన్నం గిన్నె ఉంటుంది కదండి అందులో పెట్టండి అందులో చీమలు ఎక్కకుండా కొంచెం చల్లగా అట్లా ఉంటుంది కదా అట్లా ఏం కరాబ్ కాదు అన్నమాట అందుకనే మీరు మీరు ఏం చేయాలి ఎప్పుడైనా అంటే కరాబ్ అయిపోయిన అన్నాన్ని పడవేయవద్దు ఎప్పుడైనా అంతే నేను ఒక ఒకరోజు చేసాను అని చెప్పాను కదా ఇడ్లీ కరా ఇడ్లీ నీళ్ళు నీళ్ళు లాగా అయింది కొంచెం రొచ్చుగా అయింది అప్పుడు నేను ఉక్మ లాగ చేశాను అని చెప్పాను కదా అలా చేయండి వడియాలు చేయండి పులిహోర చేయండి ఎగ్ అన్నం చేయండి అన్నం గుడ్డు అన్నం చేయండి పెరుగన్నం పెరుగన్నం తెలుసా అండి పెరుగన్నం అంటే ఇప్పుడు నైట్ అన్నం మార్న్ నిన్న పొద్దున్న వండిన అన్నం రేపు రేపు పొద్దున్న వరకు ఉండదు కదా అండి అప్పుడు ఏం చేయాలి తినాలి అనిపించకపోతే అంటే నైట్ నైట్ అంటే నిన్న సాయంత్రం ఉన్న అన్నము తిన్నది ఎక్కువ అయితేగా రేపు పనికి రాదు కదా అట్లానే అయితే ఏం చేయాలంటే అది అన్నంలో పెరుగు పోసి కొంచెం ఉల్లిగడ్డలు కోసేయాలి పచ్చిమిరపకాయలు కోసేయాలి కరివేపాకు కొంచెం కరే ఇంకా కోసేసి కొంచెం అది కలపాలి కొంచెం కలిపాక గ్యాస్ గ్యాస్ ఉంటుంది కదండీ గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టండి నూనె పోయండి నూనె పోసి ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగ ఉల్లిగడ్డలు ఇందాక అనేసాము కదండీ అది వేయకుండా నార్మల్గా కలిపి కొంచెం పసుపు చిటికెడంత పసుసు వేసి ఉప్పు వేసి కొంచెం ఆ పెరుగన్నంలో కలుపుకుంటే అసలు మీరు అన్నం వదలకుండా తింటారు అండి అందుకనే మీరు అసలు పడవేయద్దు అన్నాన్ని పడవవేయద్దు ఎప్పుడైనా పడవేయద్దు మేయిన్ నేను అయితే ఎప్పుడు పడేయను అండి దాని అన్నమయితే ఎప్పుడు పడేయను ఎప్పుడు ఏదో ఒకటి నేను కొత్తగా ఏం చేయాలి ఎలా చేస్తే తింటారు ఎలా చేస్తే మెచ్చుకుంటారు ఎలా చేస్తే పడేయకుండా ఉంటాము వేస్ట్ చేయలేము వేస్ట్ చేయము అని నేనెప్పుడు ఆలోచిస్తాను ఎప్పుడు అంటే ఎప్పుడు అసలు నేనే ఫుడ్ అంటే నేను అసలు వేస్టే చేయను ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా ఏం చేయాలి కొత్తగా ఏం నేర్చుకోవాలి ఇలా పడేసే దాన్ని ఎవరికెలా చెప్పాలి పడేయకుండా ఎలా ఆపాలి అసలు ఎందుకు పడేస్తారో నేనైతే అసలు ఇంతవరకు అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి ఎప్పుడు పడేయకండి నేను ఎప్పుడు పడేయలేదు అంటే నేను ఇలా చేస్తున్నాను నేను నాకు జరిగిన విషయాలు నేను చేసే విషయాలు మీకు చెప్పాలనుకున్నాను నేను చెప్పాను మీరు కూడా ఇలానే చేయండి కరాబ్ అయిపోయిన అన్నాన్ని పెరుగన్నం వేసుకొని తినవచ్చు అంతా మీకు తినాలి అనిపించదు మీకు కరాబ్ అయిపోయింది అనిపిస్తే మీ కుక్క ఉంటుంది కదండీ కుక్కకు పెట్టండి బర్రెలు ఉంటాయి కదండీ బర్రెలకి పెట్టండి కోళ్ళకు పెట్టండి పిల్లులకి పెట్టండి కానీ పడేయకండి జరా పడే అస్సలు అస్సలంటే అసలే పడేయవద్దు ఎందుకంటే అన్నం అన్నం మనం అంటే మా దగ్గర ఉంది కాబట్టి తింటున్నాము అన్నం లేని వాళ్ళు ఎంత మంది ఉన్నారు అంటే ఎంతో మంది ఉన్నారు ఎంత మంది నాకు ఒక్క పూట అన్నం దొరికితే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మనమేం చేస్తున్నాము మనము మొత్తం పడేసి మా వద్దులే రేపు మళ్ళీ వండుకుందాము మళ్ళీ చేసుకుందాము మళ్ళీ అని మనం అనుకుంటున్నాము కానీ అలా అలా అస్సలు చేయకండి మీరు అన్నం పులిహోర పులిహోర గుడ్డన్నం అలాంటివి చేయండి ఇంకొకటి నూనె ఎక్కువైతే ఐస్ ఐస్ గడ్డలు తీసి అలా చెయ్యడా చేయండి కానీ ఎవరూ ఎలా మెచ్చుకుంటారా చూడండి ఎలా పడేయకుండా చేయాలి అని చూడండి కానీ ఎప్పుడు పడేద్దాము ఎప్పుడు ఏం చేద్దాము అని అస్సలు చూడకండి కానీ నాకైతే అస్సలు నచ్చదు అండి అన్నం కర అన్నాన్ని కరాబ్ అస్సలు పడవేయద్దు అస్సలు అస్సలంటే అస్సలు పడవేయద్దు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎప్పుడైనా అన్నాన్ని పడవేయద్దు అన్నాన్ని వేస్ట్ అస్సలు చేయవద్దు నాకు నేను అయితే ఎప్పుడూ వేస్ట్ చేయలేదు మీరు కూడా ఎప్పుడు వేస్ట్ చేయకండి నేను ఇదే చెప్పాలి అనుకున్నాను నేను మీకు ఇదే చెప్పాను మీరు అన్నాన్ని ఎప్పుడు అస్సలు పడవేయద్దు